భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే రోజువారి జీవితంలో వారు చేసుకో వం చేసుకునే వంటకాలు మసాలాలు ఎంతో ఆరోగ్యంగా తయారు చేసుకుంటూ ఉంటారు వారు వారు వండుకునే ఉదయం పూట మధ్యాహ్నం పూట రాత్రిలా వండుకునే పదార్థాలు ఎన్నో రకాలుగా విదే వివిధ రకాలుగా వండుకుంటూ ఉంటాారు ప్రసిద్ధమైన వంటకాలు పన్నీర్ పకోడా బిర్యానీ చట్నీ సాంబార్ పన్నీర్ పన్నీర్ అలానే పెరుగు యొక అన్నం ఇలా రకరకాల వంటలతో వారి యొక జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు భారతదేశంలో ఎన్నో వివిధమైన రకాల వంటలు చేసుకుంటూ ఉంటారు అలానే ఈ భారతదేశంలో వారి వండే మ వండే వంటలు మసాలాలు వాడుతూ ఉంటారు ఈ మసాలాలు ఎన్నో ప్ర ఈ గరం మసాలాలు తాంబూలం మసాలా చెట్ చాట్ మసాలా కస్తూరి మెత్తి ఎన్నో రకాలమై రకరకాలైన వివిధమైన మసాలాలు ఉంటూ ఉంటాయి మన భారతదేశంలో ఎంతోమంది తెలుగు వాళ్ళు అలానే రాజస్థాని తమిళ వాళ్ళు రకరకాల వంటలు తీసుకుంటూ ఉంటారు వలా వారి యొక్క ఆరోగ్యం కోసం రాజస్థాన్లో చూసినట్లయితే రాజస్థాన్లో ఎక్కువ దాదాపు శాతం చపాతీ పన్నీర్ మసాలా చిక్ అలానే చికెన్ ఇలా తీసుకుంటూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పన్నీర్ మసాలా చికెన్ అలానే వారి యొ వారి యొక్క ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఇడ్లీ బోండా ఈ వోమ్ అలానే మధ్యానం కా మధ్యానం వేళలో అన్నం సాంబార్ పప్పు పోపు దినుసులు ఇలా తీసుకుంటూ అలానే రాత్రి వేళ ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు మన భారతదేశంలో ఎన్నో రకాల మసాలాలు ఉంటాయి గరం మసాలాని చికెన్ మసాలా మటన్ మసాలా కస్తూరి మేతి అలానే మన భారతదేశంలో ఎన్నో వివిధమైన వంటకాలు ఉంటూ ఉంటాయి ఒ ఒక్కొక్కరు వారి వారి ప్రాంతం తగ్గట్టు వారి యొక్క ఈ యొక్క ప్రాంతం తగ్గట్టు అలానే వారు కాలాన్ని తగ్గట్టు వంటలు వండుకుంటూ ఉంటారు చలికాలంలో ఎక్కువ శాతం వేడివేడి వంటకాలు చేసుకుంటూ ఉంటారు అలానే భారతదేశంలో ఎండాకాలం ఎక్కువ చలి యొక్క చల్లటి పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వర్షాకాలంలో రకరకాల వంటలు వండుకుంటూ ఎక్కువ వేడి ఆహారాలకి ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు మనం తెల భారతదేశంలో తెలంగాణ త తెలుగు రాష్ట్రాల్లో ఉండే తమిళనాడు రాష్ట్రాల్లో ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే వారు రకరకాల వంటలు వారి యొక కాలాన్ని తగ్గట్టు వారి యొక ప్రాంతాన్ని తగ్గట్టు చేస్తూ అక్కడ ప్రాంత అక్కడ ఒక్క వాతా వారి యొక్క వంటని తయారు చేస్తూ ఉంటారు అలానే వారు రోజువారి రోజు రోజువారిలో రకరకాల మసాలాలు కస్తూది మీ కస్తూరి మేతి కానీ చాట్ మసాలా కానీ తాంబా తాంబుల మసాలా కానీ గరం మసాలా చికెన్ మసాలాలు అటువంటి దాల్చిన చెక్క అటువంటి రకరకాల మసాలాలు వాడుతూ వారి యొక్క వంటల్లో మసాలాలు వేస్తూ ఉంటారు ఆ మసాలాలు వారి యొక్క ఆహార పదార్థాలని రుచి రుచి మెరుగుపరిచేలాగా చేస్తాయి మ ఈ భారతదేశంలో రకరకాల వంటకాలు వాళ్ళ ప్రాంతాన్ని తగ్గట్టు వారి యొక్క మనుగుడ తగ్గట్టు అలానే వాళ్ళు రోజువారి వాడుకునే మసాలాలు వారి ఆరోగ్యం తగ్గట్టు తయారు చేస్తూ వారి యొక్క మా ఈ భారతదేశంలో వంటకాలు కానీ మసాలాలు కానీ ప్రాంతం కాలం తగ్గట్టు చేస్తూ ఉంటారు